అవునండి మీకు ఏమి మీకు ఏమి కావాలి ఓకే షూర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెజ్ థాలి గురించి అడిగారు కాబట్టి మన దగ్గర రెండు ఎయిట్ టు నైన్ వరకు ఎయిట్ టు నైన్ టైప్స్ వరకు వెజ్ థాలీస్ అనేవి అవైలబుల్ ఉంటాయా అండి మనకు సో దాంట్లో వచ్చి మనకి నార్మల్ థాలి వచ్చి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో నార్మల్ దాంట్లో మీకు నూడుల్స్ అండ్ కర్డ్ రైస్ ఇవన్నీ వేస్తాం రెసిపీ థాలి అని ఉంటుంది అది టూ హండ్రెడ్ ఉంటుంది దాంట్లో వచ్చి మనకు స్టార్టింగ్ ఒక స్వీటు అస్ వెల్ అస్ చపాతీ ఒక స్పెషల్ రైస్ ఇవన్నీ కూడా ఇస్తాము అండ్ వచ్చి మనకు నెక్స్ట్ వచ్చి పంజాబీ థాలి ఉంటుంది అండ్ అస్ వెల్ అస్ పన్నీర్ సదరన్ థాలి అండ్ వాటిలో వచ్చి మనకు ఏంటంటే స్పెషల్ వచ్చి డిషెస్ అండి ఆ కమ్ ఆ స్టేట్స్లో ఏదన్న ఉంటే దాని గురించి స్పెషల్ డిషెస్ ఏమన్న ఉంటే అది కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి ఇస్తాం లైక్ రాగి సంగటి ఒకటి ఉంటుంది ద థాలిలో కూడా ఇంక్లూడ్ చేస్తాం ఇలా ఉంటుంది అండి దీంట్లో సో మీ మీరు ఆల్రెడీ చూసాను అంటున్నారు కాబట్టి అస్ వెల్ అస్ వెజ్ థాలిస్ కాకుండా చాలా వరకు ఉంటాయి దాంట్లో సో వన్స్ మీరు ఒకసారి రెస్టారెంట్కి విజిట్ చేసినట్టు అయితే మీరు ఒకసారి క్లియర్గా ఒకసారి చూసి లైక్ ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నారో దాంట్లో అని చెప్పి చూసి మీరు డెసిషన్ తీసుకోవడానికి ఉంటుంది అండి ఆండ్ అస్ వెల్ అస్ థాలిస్ కాకుండా మన దగ్గర ఇంకా చాలా ఐటెమ్స్ బాగుంటాయి వెజ్లో మనం చూసినట్టు అయితే రోటీ ఐటెమ్స్ కానీ తర్వాత కర్రీస్ వెజ్ కర్రీస్ వెజ్ స్టార్టర్స్ కూడా చాలా వరకు మన దగ్గర టేస్టీగా ఉంటాయండి మీరు వెజ్ థాలిస్ గురించి అడుగుతున్నారు కాబట్టి వాటిలో కూడా మీరు ఎన్ని కావాలి సార్ మీకు రిక్వైర్మెంట్ ఎంత ఉంది యా షూర్ షూర్ సార్ యా షూర్ వెజ్ థాలి కాంబో ప్రైసెస్ వచ్చి మనకు వచ్చి వెజ్ థాలి కాంబో వచ్చి త్రీ హండ్రెడ్ పడుతుంది సార్ దాంట్లో మనకు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వీట్ ఒకటి వస్తుంది హాట్ వస్తుంది అండ్ చపాతి స్పెషల్ రైస్ అందరు ఇచ్చేలాగా దాల్ ఫ్రై సాంబార్ చిప్స్ అండ్ కర్డ్ రైస్ లాస్ట్లో ఒక స్వీట్ ఐస్ క్రీమ్ ఇవన్నీ కూడా వస్తుంది సార్ మనకు థాలిలో ఇంక్లూడ్ అండి అది వచ్చి పర్ అరౌండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది యా ఓకే ఒకసారి వచ్చినప్పుడు విజిట్ చేయండి సార్ షూర్ షూర్